హలో నేను బుక్ చేసింది కుషాయిగూడాకే అనుకోకుండా నేను మెడికల్ పని మీద నేను ఇక్కడ కొ నేరెడ్మెట్కు వచ్చాను నాయన నిజమే నేను చేసింది పొరపాటు కానీ నేరెడ్మెట్కి రా నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇస్తాను ఎందుకంటే అర్జెంటుగా రావాల్సి వచ్చింది నీకు అక్కడే బుక్ చేశాను కానీ నేను ఇక్కడికి అర్జెంటుగా రావాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను నీకు కనపడేలాగ రోడ్డు మీద ఉంటాను నీకు ఎక్స్ట్రా ఇస్తాను కూడా బాబు నేను పెద్దదాన్ని కదా ప్లీజ్ నాయన నిజమే నాది తప్పు ఉంది అయినా సరే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను కనపడేలాగ ఉంటాను నేరెడ్మెట్ క్రాస్ రోడ్లో బస్ స్టాప్ దగ్గర నేను నీకోసం చూస్తు ఉంటాను త్వరగా రా నాయనా ఇంకా ఉందా